అవునమ్మా అవునమ్మా రాజు ప్రొవిజన్సే ఏమి కావాలమ్మా మీకు ఎప్పుటి లోపల కావాలమ్మా సరేనమ్మా సరే నేను మధ్యాహ్నం లోపల మీకు పంపిస్తాను రాజు ప్రొవిజన్స్కి కాంటాక్ట్ అయిన దానికి థ్యాంక్స్ అమ్మా మీకు

చె సరేనమ్మా అన్నీ అన్నీ అన్నీ ప్యాక్ చేసి సరేనమ్మా సరే సరేనమ్మా సరే నేను గుడ్ ప్యాకింగ్ చేసి నేను ఈవినింగ్కల్లా మీ ఇంటికి చేరుస్తాను నాకు మనీ ట్రాన్సఫర్ చేసేయండమ్మా సరేనమ్మా థ్యాంక్స్ మా మీకు